హలో నమస్తే అండి మా ఇంట్లో ఐదు రోజుల్లో ఒక కార్యక్రమం ఉంది మీరు భోజనాల కోసం మీరు ఏమైనా అరేంజ్ చేయి ఎంత ధరలో ఇస్తారో చెబుతారా అంటే మీ ధరలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి అండీ మీరు కొంచం తగ్గించినట్లయితే మేము నూట యాభై మందికి భోజనాలు తయారు చేసి పెట్టించాలి మీరు తగ్గించినట్లయితే మీ దగ్గరే ఆర్డర్ ఇచ్చుకుంటాము మేము ధర తగ్గించినట్టయితే మేము మా యొక్క చుట్టాలని కూడా చెప్పి మీ వద్దనే చెప్పమని మేము కూడా చెప్తాం